భారతదేశంలో ప్రసి ప్రసిద్ధి చెందిన నృత్యశైలులు అంటే భరతనాట్యం పాప్ రాక్ హిప్పాప్ ఇలాంటి డ్యాన్స్లు ఏవైనా ఉండచ్చు అందులో మాస్ డ్యాన్స్ నాకు తెలిసిన నృత్యకారులు ఎవరైనా ఉన్నారా అంటే సినీ ఇండస్ట్రీలో పనిచేసే అదే ఢీ షో రాకే రాకేష్ మాస్టర్ జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ అని చాలా మందే ఉన్నారు ప్రేమ్ రక్షిత్ అవ్వచ్చు చాలా మందే ఉన్నారు వీరిలో వీళ్ళందరూ పాప్ డాన్స్ అవ్వచ్చు కానీ నాకు ఇష్టమైన అతను మైఖేల్ జాక్సన్ కానీ అతని ఇండియా అతను కాదు ఇండియాకొస్తే ఇండియన్ మైఖేల్ జాక్సన్గా మేము పిలుచుకునేది మాకున్నది ప్రభుదేవ ప్రభుదేవ ఇటు సెకండ్ ఇం మైఖేల్ జాక్సన్ సెకండ్ వల్డ్లో మైఖేల్ జాక్సన్ తరవాత అతన్నే చెప్పుకుంటారు కాబట్టి ఇండియాలో ప్రసిద్ధి గాంచిన నృత్యకారులు అంటే ప్రభుదేవగారొస్తారు ఆ తరవాత రాఘవ లారెన్స్ దాని తర్వాత ప్రేమ్ రక్షిత్ శేఖర్ మాస్టర్ జానీ అశోక్ చాలామందే ఉన్నారు గణేష్ మాస్టర్ అని ఇండియాలో భరతనాట్యం క్లాసికల్ డ్యాన్స్కు అంత స్కోప్ ఏం ఉండదు అది ఏంటంటే ఒక కళ లాగ బట్ ఇప్పుడు ట్రెండింగ్ అయ్యేది బ్రేక్ డ్యాన్స్ రాక్ హిప్పాప్ ఇలా చాలానే ఉన్నాయి అందులో శేఖర్ మాస్టర్ వీళ్ళు ఢీ షోలో పని చేసే వాళ్ళందరూ ఎవరికీ బ్రేక్ డ్యాన్స్ సరిగ్గా రాదు కానీ చాలామంది బాగా బాగానే చేస్తారు అందులో ప్రభుదేవ గారు మాత్రం ఏదైనా చేయగలిగే సామర్ధ్యం ఎందువళ్ళంటే ఇండియా నుంచి ప్రభుదేవ గారు మాత్రమే